జేకే రెస్టారెంటా అండి నా పేరు రామారావు నేను ఇప్పుడే ఒక కొన్ని నిమిషాల క్రితం నేను ఒక ఆర్డర్ పెట్టడం జరిగింది ఆ ఫుడ్ ఫుడ్కి సంబంధించిన ఆర్డర్ పెట్టడం జరిగింది అయితే అదీ ఆ ఆర్డర్ నేను పాత చిరునామాకి పెట్టాను పొరపాటున ఇప్పుడు నాకు అది క్రొత్త చిరునామాకి రావాలి అయితే నేను పెట్టిన ఆర్డర్ వచ్చేసరికి ఒక ధమ్ బిర్యానీ ఒక నూడిల్స్ ఆర్డర్ పెట్టాను అయితే నా పాత చిరునామా వచ్చేసరికి గోకవరంలో రామాలయం ప్రక్కన టూ డాష్ వన్ డబల్ టూ ఇంటి నంబర్ గరికవారి వీధిలో ఆర్డర్ పెట్టు నేను చిరునామా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు క్రొత్త చిరునామా అదే గోకవరంలో కడియం వీధి ఇందిరా గాంధీ సెంటర్లో త్రీ డాష్ వన్ ఫార్టీ ఫోర్కి ఆ ఆర్డర్ని డెలివరీ చేయి చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను